ఇరవై ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నాలుగు ఎనిమిది రెండు వేల పది ఎనిమిది ఎనిమిది రెండు వేల పదమూడు